హలో సార్ భార్గవి మో ఆటోమొబైల్స్కి స్వాగతము ఓకే సార్ అదే సార్ చెప్పండి మా దగ్గర అంటే చాలా బ్రాండెడ్ కార్లు ఉన్నాయండి టాటా కావచ్చు టెక్ మ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ నేను లిస్ట్ చెప్తాను మీకు ఆ లిస్టులో ఎం కావాలి ఎలాంటి కార్ కావాలి ఫ్యామిలీ కార్ కావాలా అనేసి మీరు డిసైడ్ అవ్వండి ఓకే అండి నేనిప్పుడు లిస్ట్ చెప్తాను ఇనోవా ఉందండి మారుతి ఉంది అలాగే టెక్ మహీంద్ర ఉంది మళ్ళీ అలాగే థార్ ఉంది మళ్ళీ రోల్స్ రాయ్స్ కూడా ఉంది టాటా డిక్షన్ట్ అని ఒకటి ఉంది ఇన్నోవా త్రీ సిక్స్టీ ఫోర్ ఉంది మీకు కియా కార్ అనేది మీకు ఎంతలో కావాలో చెప్పండి మీరు బాగా గమనించ గమనించాల్సింది ఉంది నేను చెప్తాను చూడండి మన కార్లు వచ్చేసి టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా ఉందండి మీరు దిన్ని ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేసుకొచ్చు దీని ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మేము గిఫ్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తాము ప్రైస్ మనీ ఉంటుంది లాటరీ తీయొచ్చు ఇప్పుడు మీరు ఫ్యామిలీ కార్ కావాలంటున్నారు కాబట్టి మీరు ఫ్యామిలీ కార్లో ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్లో అంటే మారుతి ఉంది ఇన్నోవా ఉంది ఇన్నోవా త్రీ సిక్స్టీ ఫైవ్లో ఉంది మీరు దాంట్లో వచ్చేసి ఒక సెవెన్ సీట్ దాకా కూడా మనం కూర్చోవచ్చు మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబర్సు మీరు ఇఎంఐ దాని కొచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి మీరు పే చేయాలి దాని తర్వాత మేము ఇఎంఐ మీకు మెయిల్ చేయడము లేకపోతే వాట్స్అప్లో మెసేజ్ చేయడము కాల్ చేయడము అనేది మేము చేస్తాము మీకు ట్వెంటీ ఫోర్ బై సెవెను మీకు మేము అందుబాటులో ఉంటాము రెండు మూడు రెండు మూడు నాలుగు ఐదు ఈ యొక్క నంబర్కి మీరు కాల్ ఫోన్ చేశారంటే మేము దాన్నిబట్టి మేము మీతో ఒక మాట్లాడతాము ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్టు మీకు మీరు ఇల్లు ఎక్కడ మీరు ఎక్కడ ఏరియాలో ఉంటారో చెప్పండి చిత్తూరులో ఎక్కడండి ఏ స్ట్రీట్ ఏమన్న ఐడియా ఓకే అండి ఓకే అండి మేము దానికి చార్జెస్ పడుతుందండి మేము వచ్చి డెలివరీ చేయాలంటే మేము సర్టెన్ చార్జెస్ ఆనేది చెప్తాము అంత మీరు చేయాలి మీరు డైరెక్టుగా మీరు షోరూమ్కి రావాలండి మీరు షోరూమ్ చిరునామా అంతే అడ్రెస్ వచ్చేసి బెంగళూరు పలమనేర్ రోడ్డ్లో ఉందండి

భార్గవి ఆటోమొబైల్స్ ఆటో ఆటో కార్ మోటార్స్ అండి భార్గవి మోటార్స్ వెహికల్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీరు ఒకసారి మనము చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూడండి ఓకే అండి మీ యొక్క మీ మీ ఇబ్బందులు కాని చెప్పండి భార్గవి మోటార్ వెహికల్సు ఓకే అండి ధన్యవాదాలు